చెప్పండి మరిక్కడ మన మెడికల్ ఫామా ఉంది మ్యామ్ అక్కడ రండి మన క్వాటరాక్ట్ ట్వంటీ ఫైవ్ అనేది ఒకే ఇన్ఫెక్షన్ టాబ్లెట్ దొరుకుతుంది అది ఇచ్చింగ్కి మంచిగా పని చేస్తుంది మనం డస్ట్ ఎలర్జీకి పోయి స్కిన్ ఇన్ఫెక్షన్ అవుతుంది కదా డస్ట్ పడకపోవడం వల్ల ఇన్ఫెక్షన్ అయినప్పుడు దానికి కాంబినేషన్ డెక్సామెతాసోన్ ఒక ఒక డ్రగ్ ఉంటుంది ఆ డ్రగ్తో ఉన్న మెడిసన్ కలిపి ఇస్తాం మార్నింగ్ ఒకటి ఈవెనింగ్ ఒకటి తిన్న తర్వాత వేసుకుంటే మీకు మంచిగా క్యూర్ అవుతుంది ఇన్ఫెక్షన్ని బట్టి ఇస్తాం మ్యాం మీకింకా కావాలి అంటే ఇట్రాకోనజోల్ కొన్ని ఆయింట్మెంట్స్ ఉంటాయి ఇంకా హెవీ ఇన్ఫెక్షన్ అయితే టాబ్లెట్స్ వేరే టాబ్లెట్స్ డ్రగ్ని బట్టి కంపెనీస్ని దాని బట్టి మీకు డోస్ అనేది పెంచడం జరుగుతుంది బాడీ పెయిన్స్ ఎన్ని డేస్ నుంచి ఉన్నాయి బాగా ఉన్నాయా ఇంతకముందు కూడా ఏమైనా టాబ్లెట్స్ వాడారా ఓకే మీకిక్కడ యాంటీబయోటిక్స్ ఇస్తామండి హెపడోక్సామిన్ ట్రై అర్థమవ్వట్లేదండి సైడ్ ఎఫెక్ట్స్ అట్లాంటిది ఏం లేదండి నార్మల్ డ్రగ్గే కాబట్టి ఏం ఉండదు స్టెరాయిడ్స్ వాడితే మనకేమన్న సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది మనం స్టెరాయిడ్స్కి దగ్గరకి పోకముందే నార్మల్గా యాంటీబయోటిక్స్ ఇచ్చి క్యూర్ చేస్తం మంచి మంచి కంపెనీస్ అవైలబుల్గా ఉంటాయి మన దగ్గర ఓకే